నేను నా బ్యాగ్ పోయిందండీ అవునండీ హ్యాండ్ బ్యాగ్ పోయిందండీ నేను కాంప్లెక్స్కి వచ్చినపుడు పోయిందండీ అది పింక్ కలర్ అండీ బేబీ పింక్ అందులో ఏటిఏం అవన్నీ ఉన్నాయండీ మనీ ఉందండీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందండీ అందులోనే క్రెడిట్ కార్డు ఈవెనింగ్ ఫోర్ ఓ క్లాక్ అండీ బస్సుని వెళ్తుంటే ఎవరో అక్కడ పెట్టాను సీట్లో ఎవరో పట్టుకెళ్ళిపోయారండి మా ఫ్రెండ్ ఉందండీ లేదండీ ఆ అమ్మాయి మంచిదే నాతో పాటు ఉందండీ ఇప్పుడు కూడా ఉందండీ ఆ అమ్మాయి దగ్గర లేదండీ చూడలేదండీ వెనక నుంచి చూసామండీ పొడవుగా ఉన్నారు ఓకే అండీ సరే అండీ కీస్ ఉన్నాయండీ రూమ్ కీసును బైక్ కీస్ అన్నీ ఉన్నాయండీ గోల్డ్ అవేం లేదండీ క్యాష్ ఉందండీ ఫైవ్ థౌసండ్ ఉంది క్యాష్ సరే అండీ ఓకే అండీ సరే అండీ త్యాంక్ యూ అండీ